నమస్తే చెప్పండి ఆపిల్ అయితే ఒక వందా ఇరవై అండి కేజీకి మ్యాంగ్రోస్ అయితే ఒక వందా యాభై వన్ కేజీకి టూ కేజీస్ అంటే రెండు వందలండి ఇది బనానాస్ అంటే ఎనభై రూపాయాలండి కేజీకి ఇది అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగింది కదండీ అలాగే ఈ ట్రాన్స్పోర్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎక్కువ పడుతున్నాయండి డీజిల్ పెట్రోల్ వాటి ప్రభావం మొత్తం వీటిపైన చూపిస్తుందండి అందుకే ధరలు ఎక్కువగా ఉన్నాయ్ ఈ ఈ సమ్మర్ ఎండింగ్లో అలా తగ్గిపోతాయండి ఎందుకంటే అప్పటికి వర్షాలు పడతాయి కాబట్టి పంట రాబడి ఎక్కువ ఉంటుంది అలాగే సప్లై కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ధరలు తగ్గిపోతాయండి ఫ్రెష్గానే ఉన్నాయండి ఇంతకముందే ఫార్మ్ నుండి తీసుకొచ్చాము ఫ్రెష్గానే ఉన్నాయి ఓకే అండి చేంజ్ ఉన్నదాండి మీరు టూ ఎయిటీ అయ్యాయి అండి ఓకే అండి తీసుకోండి ఓకే థ్యాంక్యూ థాంక్ యూ